నా పేరు దీప్తి అండి వంటలు చేసే భారతమ్మేనా నాకొక డౌట్ ఉందండి అందుకే ఫోన్ చేశాను భారతమ్మ గారు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలండి ఆ

ఆ

పసుపు వెయ్యాలా అండి ఉప్పుతో పాటు పసుపు వెయ్యాలా లేకపోతే ఒకటి ఉప్పు వేస్తే సరిపోతుందా ఆ అ హ

ఆ

హ ఓకే హ

సరే అమ్మ అర్థమైంది